ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనకు నచ్చింది రాసుకోవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక ప్రశాంతమైన ప్రదేశం మనసుకి ఎప్పుడూ కూడా హాయిని ఇస్తుంది నాకు అలా ప్రశాంతమైన ఒక ప్రదేశంలో కూర్చొని నా డైరీలు రాసుకోవడం నాకు చాలా ఇష్టం